దేశ భాషలందు తెలుగు లెస్స అని గురజాడ అప్పారావు గారు చెప్పడం జరిగింది తెలుగు భాష ప్రాముఖ్యత గురించి తెలుగు కవులు నన్నయ తిక్కన పోతన ఎంతగానో గొప్పగా వర్ణించడం జరిగింది తెలుగు భాష ఇంగ్లీష్ భాషతో పోలిస్తే చాలా అక్షరాలు కలిగి ఉంది అలాగే తెలుగు భాష లిపి అనేది కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది తెలుగు భాషలో అనే అనేక రకమైన పద్యాలు ఏర్పడడం జరిగింది తెలుగు భాష